ఆంధ్రప్రదేశ్లో వినోద పరిశ్రమ భారతంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని టూరిస్ట్ ప్లేసులు ఎక్కువ ఉంటాయి పద్నాలుగు డిస్టిక్లలో వేరువేరుగా కొత్త కొత్తగా అవన్ని వస్తూ ఉంటాయి కొత్త కొత్తగా గుళ్లన్నీ కడుతూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువుగా ఉంటాయి ఒక్కొక్క సైడు కోనసీమ రాయల సీమ అదేవిధంగా మూడు రెండుకి కలిపి వేరు వేరు గుళ్ళు ఉంటాయి అదే విధంగా వేరువేరు మతాల వాళ్ళు వేరువేరు రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఉంటారు అక్కడ అందరం కలిసి పాడుతూ ఉంటాం ప్రతీ మతాలు అందరూ ప్రతీ ఒక్కరు కలిసే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం వేరువేరు ఊర్లలో వేరు వేరు రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు ఒక తెలుగులోనే రెండు మూడు రకాలుగా ఉంటాయి అదే విధంగా ఇక్కడ ఎక్కువగా ఉర్దూ ఈ తమిళ్ కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశు వివిధ రాష్ట్రాలలో పోలిస్తే ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉంటుంది అదేవిధంగా అన్నిట్లో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పండించడానికి వీలు ఎక్కువుగా ఉంటుంది వరి మరియు అదేవిధంగా చెరుకులు గుళ్ళు అని ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఎక్కువగా చెనక్కాయలు మరియు వరి కానీ బెల్లం కానీ ఎక్కువ తయారయ్యేది ఇక్కడే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా మాట్లాడ్డానికి మరియు బయట నుంచి వచ్చి పనులు చేసుకోవడానికి ఎక్కువగా ఇక్కడ వీలు ఉంటుంది బయట రాష్ట్రాల వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఎక్కువగా పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరియు వేరు వేరు దేశాల నుంచి కానీ వేరు వేరు రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ వస్తూ ఉంటారు ఇక్కడి నుంచి బాగా చదువుకొని వేరు వేరు రాష్ట్రాలకు వేరు వేరు దేశాలకు వెళ్లి పనులు చేసే వాళ్ళుగాని ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ బాగా నాలెడ్జ్గా చదువుకొని బాగా చెప్పేటట్లు ఉంటారు అదే విధంగా ఇక్కడ నాలెడ్జ్ చదువు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ తెలుగు కొంచం బాగా ఉంటుంది బాగా చదివించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు